అవును ఎడ్యుకేషన్ లోన్ గురించి నాకు తెలుసు ఇది విద్యార్థులకు వారి ఉన్నత విద్యా ఖర్చులను భరించేందుకు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అందించే రుణం ట్యూషన్ ఫీజు హాస్టల్ ఖర్చులు పుస్తకాలు ఇతర విద్యా సంబంధిత ఖర్చులను కవరించేందుకు ఇది ఉపయోగపడుతుంది ఎడ్యుకేషన్ లోన్ల లోన్లలో చాలా బ్యాంకులు మరియు ఎన్ బీ ఎఫ్ సీ లు తక్కువ వడ్డీ రేట్లు తిరిగి చెల్లింపు సౌ సౌకర్యాలు ముద్ర అవకాశం వంటి ప్రయోజనాలను అందిస్తున్నాయి భారతదేశంలో ముఖ్యంగా ఎస్ బీ ఐ హెచ్ డీ ఎఫ్ సీ వంటి బ్యాంకులు ఈ రుణాలను అందిస్తున్నాయి ప్రభుత్వ పథకాల ప్రకారం తక్కువ ఆదాయపు కుటుంబాలకు సబ్సిడీలు కూడా అందుబాటులో ఉన్నాయి నా దగ్గర ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న అనుభవం లేకపోయినా చాలామంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం దీన్ని వినియోగించుకుంటున్నారు